విశాఖపట్నంలోని ప్రసిద్ధి చెందిన గుర్తింపు తగ్గ స్థలాలు చాలానే ఉన్నాయి ఆలయాలు కానీ పురాతన చారిత్రాత్మక స్థలాలు కానీ చాలా ఉన్నాయి కొన్ని ఏమిటంటే చారిత్రాత్మక స్థలానికి వస్తే పూర్వం జరిగిన ఘాజీ ఎటాక్లోని మన భారతదేశం పాకిస్తాన్పై విజయం సాధించింది అది నీటిలో ఆ యుద్ధం నీటిలోనే జరిగింది నీటిలో ఒక సబ్మెరైన్లో ఉండి చేశారు అయితే ఆ సబ్మెరైన్ అప్పుడు కొంత పాడవడం వల్ల అది విశాఖపట్నం వడ్డుకి వచ్చి చేరుకొని అక్కడ ఉండిపోయింది అది ఒక చారిత్రాత్మక అయిన ప్రదేశం అలాగే మందిరాల విషయానికొస్తే సిరిపురంలోని ఒక్క సంపత్ వినాయకుడి ఆలయం ఉంది ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇంకా చెప్పాలంటే ఈ ఆలయాలు కాకుండా వేరేవి కూడా చాలా ఉన్నాయి ఇంకా మామూలుగా ప్రజలు సమయం స్పెండ్ చేయడానికి చూసే ప్రదేశాలు అంటే ఆర్కె బీచ్ లేదంటే విఎమ్డిఆర్ఏ పార్కులు కానీ లేదా కైలాసగిరి ఇటువంటి ప్రదేశాలకు వెళ్తుంటారు విశాఖపట్నంలోని అన్ని ప్రదేశాలు చాలా అందంగానూ చాలా ప్రశాంతంగా ఉంటాయి భారతదేశం మొత్తంలోనే ఈ ఆ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని గుర్తిస్తారు అందుచేత నేను విశాఖపట్నంలో ఉంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను